హలో నానీగారేనా ఇంటీరియర్ డిజైనరే కదా మీరు నమస్తే సార్ ఇట్లా మేము బేగంపేట్ ఏరియాలో ఒక ఓల్డ్ హౌస్ ఒకటి తీసుకున్నాము సేల్ వచ్చిందనిచెప్పేసి మాకు ఇంటీరియర్ డిజైన్ చేసియ్యాలి తరువాత వచ్చి రెండు రూములు వచ్చేసి వాస్తు ప్రకారం లేదు కొంచెము అది కొంచెము రినోవేట్ చేసియ్యాలి చేసీవ్వ గలరా మీరు

అవునండి హౌస్ మొత్తానికి మళ్ళీ బెడ్ రూమ్స్కి కొంచెం ఫర్నీచర్ వర్క్ కూడా ఉంది కప్బోర్డ్స్ అవి పెట్టించాలి ఫ్లోర్ కొంచెం టు బిహెచ్కే అండి మళ్ళీ వచ్చి కిచెన్కి కూడా కొంచెం ఫర్నీచర్ చేయించాలి తరువాత గ్లాస్ వర్కు కొంచెం ఫ్రంట్లో అవన్నీ కూడా చేస్తారా మీరు

ఓకే సార్ మేము ఓవరాల్గా బడ్జెట్ ఒక త్రీ ల్యాక్స్ దాగా అనుకుంటున్నాము దానిలోపే చేసీవ్వగలరా ఓ ఆహా ఓకే అండి మీరు కొంచెం బాగా ఫర్నీచర్స్ నాకు వుడ్ అంతా నాకు కొంచం బాగుండాలి క్వాలిటీగా ఉండాలి గ్లాస్ వర్క్ కూడా ఫినిషింగ్ బాగుంటేనే చూడ్డానికి బాగుంటుంది కొంచెం బాగానే ఉంది కాపోతే కొన్ని కొన్ని కరెక్షన్స్ ఉంది అవన్నీ చేయాలి ఆ రేపొచ్చి చూస్తారా డైరెక్ట్గా చూస్తే ఒక ఐడియా వస్తుంది ఓకే సార్ అవును సార్ మీరు కొన్ని మోడల్స్ చూపించండి నాకు వాట్సప్ చెయ్యండి నేను కొంచెం ఏది బెటర్గా ఉందో చూసి మా హస్బెండ్కి చూపిస్తాను మీరు రేపు వచ్చే ముందు కాల్ చేసి రండి ఆయన్ని ఇంట్లో ఉండమని చెప్తాను ఆయనకైతే కొంచెం ఐడియా ఉంటుంది చెప్తారు ఎలా చేయాలని చెప్పేసి సరే అండి థ్యాంక్స్ అండి నేను నెంబర్ పంపించేస్తాను మీరొకసారి చూడండి సరే సార్